గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు ఓకే చెప్పమ్మ ఈ సిల్లీ సిల్లీవి నా దగ్గరకి తీసుకురాకండి అమ్మ నేను నోటీస్ బోర్డ్లో ఆల్రెడీ ఇంఫామ్ చేసాను కదమ్మ ఎవరు వస్తువులకు వాళ్ళే బాధ్యతలు అది మీ రెస్పాన్సిబిలిటీ మీది మీకు లేనప్పుడు ఎందుకమ్మ మీరు కాలేజీకి వచ్చి అందరు మీ ఫ్రెండ్స్ కదమ్మ ఒకసారి నీ ఫ్రెండ్స్ని అడిగి చూడు దానికి మాది ఏందమ్మ రెస్పాన్సిబిలిటీ ఒకసారి మీ చెప్పమ్మా ఏమి హెల్ప్ చేయాలమ్మ నీకు

ఏ ఇయర్ నువ్వు ఒకసారి నీ ఐడి కార్డు తీసుకుని ఆఫీసు రూమ్కి రామ్మ నీ పర్స్ ఎప్పుడు పోయిందో ఒకసారి కరెక్ట్ టైమింగ్ నాకు చెప్తే మీ క్లాస్ రూమ్లో ఉన్న సీసీ కెమెరాలలో ఐడెంటిఫై చేసి నేను చెప్తాను నీకు కాదు నీది ఏ టైమ్కి పోయిందమ్మ పర్స్ అంటే అందులో ఇంపార్టెంట్ ఏమైన ఉన్నాయా అమ్మ అన్నీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అంత నెగిలిజన్స్ ఎందుకమ్మ నీకు నీ దాని మీద నీకు ఉండదా అమ్మ

కాలేజీకి చదువుకోవడానికి వస్తుర్రా పర్సులు పోగొట్టుకోవడానికి వస్తుర్రా అది పోయింది ఇది పోయింది అట్లా ఎన్ని కంప్లైంట్స్ అమ్మ రోజు ఇంకొకసారి ఇట్లా రిపీట్ అయితే పర్స్ ఇవ్వనమ్మ నువ్వు ఐడి కార్డు తీసుకుని ఆఫీస్ రూమ్కి రా ఫస్ట్ రా అమ్మ